సార్ శ్రీ వెంకటేశ్వర ట్రావెల్ నుంచి మాట్లాడుతున్నాను మీరు నిన్న సాయంత్రం ఆరు గంటలకి వాహనం పంపిస్తాం అన్నారు వాహనం పంపించలేదు అలాగే డ్రైవర్ నంబరు ఇచ్చారు డ్రైవరుకి కాలు చేస్తే అవట్లేదు మీరు రెస్పాండు అవట్లేదు మాకు టైమ్ అయిపోతుంది సార్ ట్రైనుకి మీరు వాహనం వేగంగా పంపించేలా చూడండి లేకపోతే చెప్పండి అసలు రాలేకపోడానికి కారణం ఏటి సార్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రాబ్లమా లేకపోతే వర్షం పడిందా యాక్సిడెంటు అయిందా ఏదొక మాకు విసయాలు చెప్పాలి కదా సార్ మేము అలగైతే వేరేగా బుక్ వేరొక ట్రావెల్స్నైనా బుక్ చేసుకుంటాం కదా సార్ మరి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఫోను లిఫ్టు చేయట్లేదు అలాగే మేము ఓలా క్యాబైనా లేకపోతే ర్యాపిడోలో అయినా లేకపోతే అటో అయినా ట్యాక్సీవాలకానీ ఏదొ ఒకలాగా బుక్ చేసుకుందుం సార్ మీరు ఎటువంటి రెస్పాండు ఇవ్వట లేదు ఇలాగైతే మాకు ట్రైనుతో ఎపుడు కాదు సార్ మీరు వస్తాను అని చెప్పి రాకపోయి చాల రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మరియు రైల్వే వ్యవస్థ ఉంది బస్సు వ్యవస్థ ఉన్నాయి ఆటోలు ఉన్నాయి క్యాబులు ఉన్నాయి మీరు మీరు పం పంపిస్తామని చెప్పి ఇలా నమ్మి మోసముచేయకూడదు సార్ మీరు రండి సార్ ప్లీజు ట్రైనుకి టైము ట్రైనుకి టైమ్ ఆవుతుంది లేపోతే మాకు చెప్పండి మీరు ఏదొక విషయం చెప్పలి కానీ మీరు ఇలా మోసం చేయకండి సార్ మాకు రకరకాల సోషలు మీడియాలో కూడా వెహికల్స్ ఏవేవో ఉన్నాయి ర్యాపిడో టాక్సీ ఇలా ఒలా టికెటు బుకింగ్ ఇలా చాలా యాపులు ఉన్నాయి కదా యాపులు ఉన్నాయి యాపులు ద్వారైన మేము బుక్ చేసుకుంటాం మీరు ఏదొక వేగంగా చెప్పండి సార్ లేదంటే రాము అని చెప్పండి అంతేకానీ మీరు యాక్సిడెంటైంది యాక్సిడెంటైంది లేకపోతే వర్షాలు పుద్తున్నాయి కదా లేదా రోడ్లు బాగోలేదా లేకపోతే ప్యాచ్ పడిందా లేకపోతే ఏదొక విషయం మాకు చెప్పాలి కదా సార్ అలాగైతే మేము ఎదో బుక్ చేసుకుంటాము